పశుపెంపకంలో అయితే సాధారణంగా వాడే కొన్ని మేతలు ఏమిటంటే అండి ఒకటి జొన్న ఒకటి ఎక్కువగా వాడుతామండి అది కాకుండా ఎండుగడ్డి ఎందుకంటే మన పొలంలో మనకి ఈ కోత అయిపోయిన తరువాత మిగిలిన గడ్డి ఉంటుంది కదా అండి ఆ గడ్డిని కూడా ఏంటంటే మనం పశువులకి ఈ పెంప ఈ ఆహారంకైతే మనం పెట్టడం జరుగుతుంది ఇదే కాకుండా ఉలవలు కూడా ఏంటంటే పొద్దున మాటలు మనం ఈ గేదలకికి ఆవులకి ఇంట్లో ఉలవలు కూడా పెట్టడం జరుగుతుంది అండి ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక మనిషిని మనం ఎలా పోషించుకుంటామో ఈ పశువులను కూడా మనం అట్టి విధంగానే పోషించుకోవాలి అండి జంతువులకి ఏమి మేపడం మీకు ఇష్టమంటే చెప్పాను కదండీ ఉదయం ఉలవలు పెడుతాము అండి మధ్యాహ్న కాలంలో జొన్న దొరికితే జొన్న లేకపోతే పిండి దొరికితే పిండి లేకపోతే ఇంకా సాయంత్రం మాటలు ఏమిటంటే వాటికి గడ్డి వేయడం జరుగుతుంది అండి ఈ విధంగా అయితే మేము పశువులను అయితే పెంపడం పెంచడం అయితే మాకు ఇష్టమండి